మీరు ఎప్పుడైనా యాపిల్ మ్యూజిక్ లేదా స్పాటిఫై సంగీతం స్ట్రీమింగ్స్ ఏమన్నా వాడారా అవును నా మొబైల్లో ఇప్పడువరకు అయినా నా మొబైల్లో యాపిల్ మ్యూజిక్ కానీ స్పాటిఫై కానీ స్పాటిఫై డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది ఎందుకంటే భౌతికంగా సీడీలు మనము కొనే కాలం నుంచి అప్డేటెడ్ వెర్షన్కి వచ్చినాం ఎందుకంటే పూరతన కాలంలో ఇవన్నీ సీడీలు కానీ భౌతికంగా మనము ఇవన్నీ కొని వినేవాళ్ళం ఇప్పుడు మన ఫోన్లోనే డైరెక్ట్ స్పాటిఫై అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని పాటలు మనకంటూ స్వయంగా వినే ఒక స్థాయికి మన టెక్నాలజీ అప్డేటెడ్ అయ్యింది పంతొమ్మిదివందల తోంభై వరకు ఎలా ఉన్నాయంటే సీడీలు పొయ్యి సీడీల షాప్లో కొనుకుని అది తెచ్చి

ఈ సీడీలు ఉంటే ఒక్క సీడీ తెచ్చి వేసి ఊరి అందరిలో ఉన్న ఎక్కడైతే గ్రామ ప్రజలు ఉంటారో వాళ్ళ అంత ఇవి విని చా ఎంతో ఆనంద పరుస్తుండే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తరువాత స్పాటిఫై ఈ మ్యూజిక్ యాప్ వింక్ మ్యూజిక్ ఈ యాప్ల వల్ల మనము డైరెక్ట్ మన ఫోన్లోనే పాటలు డౌన్లోడ్ చేసుకుని విని ఎంతో ముచ్చటగా ఎంతో డ్యాన్సులు వెయ్యడం గానీ ముచ్చట గానీ ఇప్ ఈ కాలానికి యూత్కి ఎంతో అటాక్ చేస్తుంది ఈ పాటలు ఈ డాన్సులు కాని పూర్వం అలా లేదు కదా ఎప్పుడో ఒకరి ఇంట్ల మాత్రమే ఏదో ఒకరితోనా సీడీ ఉంటే అది చూసి ఎంతోమంది ఇక వాళ్ళ పొలాలకు గానీ అటు ఇటు పొయ్యి రావడం సాయంత్రం అలసిపోయి వస్తే ఆఫ్లైన్లో ఆ డివిడి వేసుకుని చూసాను నేను నా నా చిన్నతనంలో ఐదో ఆరో ఎండ్లు ఉన్నప్పుడు మా ఇంట్లో కూడ ఒక డివిడి సీడీ ఉండే అది ఎలా అంటే మా నాయనా సీడీలు తెచ్చి ఇంక అప్పడా ఆ పాత కాలం దేవతల పాటలు దేవున్ల పాటలు ఇంట్లో వేసి ఎంతో మురిసిపోయి చిందులు వేసేవాడిని కానీ ఇప్పుడు అలా కాదు కదా అప్డేటెడ్ వెర్షన్ వచ్చినాక స్పాటిఫై గానీ యాపిల్ మ్యూజిక్ గానీ ఇవన్నీ యాప్లే అప్డేటెడ్ అయ్యిని దీనిద్వారా మనకి ఎం తెలుస్తుంది అంటే మనం పూ పూర్వ జన్మలో కాకపోయినా ఈ జన్మలో అయినా అంటే కొత్తదాన్ని వెతికి తీస్తుతున్నాము దానిద్వారా ఏమవుతుందంటే మనందరికీ ఎంది కొత్తగా అని తెలిసి ముందు ముందు భావి భారతాలకు ముందడుగు వేస్తుంటాం ఎందుకంటే ఇవి స్పాటిఫై ఇవన్నీ ఆన్లైన్ అంటే ప్రతీ దానికి డాటా అది బేస్ మీద ముందు ముందుకు పోతుంటాం కానీ ఆఫ్లైన్లో ఈ సీడీలు ఇవన్నీ అలాకాదు మనం షాప్లు దగ్గరకి వెళ్ళి పోయి కొనేసి ఒస్తే దాని ద్వారా మనం ఇంట్లో తెచ్చి ప్లే చేసుకోవాలి ఈ సీడీ ప్లే చేసుకోవాలి అంటే డివిడి అనే బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో పెట్టి ఈ సీడీలు ఎప్పుడైతే ప్లే చేస్తామో అక్కడ బొమ్మ పిక్చర్ ఇంకా ఇవన్నీ లేని కాలం కూడ ఉంది ఎట్లా అంటే ప్రొజెక్టర్ ఏసుండే ఊరులో ఎక్కడైనా అందరూ ఒకచోట కూర్చొని ఉంటే ఊరందరూ కలిసి ఒకతోని కూర్చొని ఉంటే అక్కడికి ఒక ఎవరైనా ఒక ప్రొజెక్టర్ కొని ఒక బట్ట మీన స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ ఈ పాటలు కానీ వేసి కనువిందుగా ఊరు ప్రజలంతా ఎంజాయ్ చేస్తుండ్రి కానీ ఇప్పుడు అది లేదు కదా ఎందుకంటే మనము పంతొమ్మిదివందల తొంభై నుంటి ఇప్పుడు రెండువేల ఇరవై అంటే ట్వంటీత్ సెంచరీకి మారిపోయినాం మన సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది ఇప్పుడు డైరెక్ట్ మనకంటూ ఒక ప్రత్యేకంగా ఫోన్లు గానీ ఇంకా లేకపోతే టెలిఫోన్లు గానీ టీవీలు గానీ ఎల్ఇడి టీవీలు గానీ ఇవన్నీ మనకంటూ ప్రత్యేకంగా వచ్చినియి దీనిద్వారా ఏమవుతుంది అంటే మా ఇంట్లో కూసుని డైరెక్ట్ మనం వినచ్చు కాని పూర్వం అలా కాదు కదా ఊరందరూ కలిసి ఒకతోన ఉంటే ఏదో ప్రొజెక్టర్ మీద ఏసినప్పుడు అందరూ అక్కడికొచ్చి కనువిందుగా ఎంజాయ్ చేసి అట్లా అప్పుడు సీడీలు ఉండాయి ఇప్పుడు లేవు అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ వచ్చిందో మనమే ఉదాహరణగా తీసుకోవచ్చు నా ఫోన్లో ఇంకొక స్పాటిఫై ఈ యాపులు అన్నీ ఉన్నాయి నేను నా రింగ్టోన్ గానీ ఔట్గోయింగ్ ఇన్గోయింగ్ కాల్స్ గానీ పెట్టుకోవాలంటే స్పాటిఫైలో కించి తీసుకుని పెట్టుకుంటా దీనిద్వారా ఏమవుతుంది అంటే అవతలకి వచ్చేటోళ్లు అంటే తొందర తేలిపో తెలిసిపోతది వీళ్ళకి ఈ పాట పెట్టుకున్నా వీళ్ళకి ఈ పాట పెట్టుకున్నా దానిద్వారా మనం అంటే కాల్ అన్సర్ చేసే విధానం కూడ మార్ మారిపోతుంది ఇంకా అప్పుడు ఎట్లా అంటే ఈ సీడీలు లేని కాలంలో ఎట్లా అంటే పొయ్యి ఆన్లైన్లో సీడీలు కొనుక్కోవాలె పోయి ప్లే చేసుకోవాలి అప్పుడు కానీ కనిపించకుండే ఇప్పుడు అట్ల లేదు కదా ఈ సంగీతము ఈ యాప్లు వచ్చినాక ఇంక డైరెక్ట్ మన ఫోన్లనే పెట్టుకుని వినడము ఇంకా లేకపోతే ఎక్కడైనా నో బిజీగా ఉన్నా లేకపోతే నీకు నీరసనంగా ఉన్నా లేకపోతే ఏదన్నా పని చేయకపోయినా ఈ ఇప్పుడు మన ఫోన్లోనే డైరెక్ట్ పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటా వర్క్ చేయడము కాని లేకపోతే ఎంజాయ్ చేసుకుంటూ తినడం కానీ ఇప్పుడు జరుగుతుంది కానీ ఈ సీడీలు ఆఫ్లైన్లో సంగీతం వినడం అంటే అదొక గొప్ప అనుభూతి అనుభూతి పొందడం కూడ చాలా కష్టం ఇప్పుడు లేదు గానీ అప్పట్లో ఉండే దినికోసం చాలా తాపతయం పడ్డాం